హలో జనార్దన్ గారు మేము ఆంధ్రాలో మ్యూజియంకి వచ్చాము కొత్తగా ఈ ఆంధ్ర కల్చర్ మరియు ఆ ఫెస్టివల్ గురించి ఏమైనా ఎక్స్ప్లయిన్ చేస్తారా మాది వచ్చేసి బయట తమిళనాడు అండి

ఖచ్చితంగా వస్తాము సరే ఓకే ఖచ్చితంగా వస్తామండి చెప్పినందుకు ధన్యవాదాలు సరే అండి సరే వస్తామండి ఓకే అండి